భారతదేశంలో సాంకేతిక అభివృద్ధి పరంగా అనేక సవాళ్ళు ఉన్నాయి ఈ సవాళ్ళలో కొన్ని అంతర్గతమైనవి మరికొన్ని బాహ్యమైనవి భారతదేశంలో అనేక ప్రాంతాల నుంచి మౌలిక సదుపాయాలను కలిగి లేవు ఇది సాంకేతికత అభివృద్ధి నిరోధిస్తుంది ఉదాహరణకు గ్రామీణ ప్రాంతాలలో శక్తి నీరు మరియు రవాణా వంటి మౌలిక సదుపాయాలు తక్కువగా ఉన్నాయి ఇది గ్రామీణ ప్రజలు సాంకేతికతను ఉపయోగించడానికి అవరోధంగా ఉంటుంది సాంకేతికత అభివృద్ధి కోసం అవసరమైన నైపుణ్యాలను మరియు జ్ఞానాన్ని పెంపొందించడానికి భారతదేశంలోని విద్య మరియు శిక్షణ వ్యవస్థలు సరిపోవు ఉదాహరణకు చాలా విద్యా సంస్థలు సాంకేతిక విద్యను అందించడంలో విఫలం అవుతున్నాయి ఇది భారతదేశంలో సాంకేతికత నిపుణులు కొరతకు దారితీస్తుంది భారతదేశంలో పరిశోధన మరియు అభివృద్ధిలో తక్కువగా పెట్టుబడి పెడుతుంది ఇది కొత్త సాంకేతికతను అభివృద్ధి చేయడానికి మరియు ఉపయోగించడానికి భారతదేశాన్ని నిరోధిస్తుంది భారతదేశం అంతర్జాతీయ పోటీని ఎదుర్కొంటుంది భారతదేశాలు భారతదేశం ఇతర దేశాలతో పోలిస్తే సాంకేతికత అభివృద్ధిలో ముందుకు సాగుతున్నాయి ఇది భారతదేశం తన సాంకేతిక పరిశ్రమను పెంపొందించడానికి కష్టతరం చేస్తుంది సాంకేతిక పరివర్తనలు చాలా వేగంగా జరుగుతున్నాయి భారతదేశం ఈ పరివర్తనలను అనుసరించడం కష్టం ఈ సవాళ్ళను